హలో డాక్టర్ రాహుల్గారేనా అండి మాట్లాడేది సార్ నా పేరు అక్షిత్ సార్ మాది ఇక్కడ మంచిర్యాల దగ్గర సార్ నాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుండి లెఫ్ట్ సైడ్ లైట్గా హార్ట్ పెయిన్ వస్తుంది కానీ నేను ఎక్కువ కేర్ చేయలేదు ఈ మధ్యన కొంచెం హార్ట్ పెయిన్ ఎక్కువ అవుతుంది సార్ అంటే ఏమైన ప్రాబ్లమా ఒకసారి చెప్పగలుగుతారా అంటే నాకు లేదు సార్ నేను ఫుడ్డు టైంకే తింటాను మా మమ్మీ నాకు ఫుడ్ కరెక్ట్గా పెడుతుంది మా మమ్మీ నా విషయంలో కేర్ తీసుకుంటుంది కానీ నేను హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు ఇంతవరకు సార్ అయితే నాకు నా లెఫ్ట్ లెగ్లో లెఫ్ట్ లెగ్లో ఒక వీన్ ఊరికే బ్లింక్ అవుతు ఉంటుంది ఇంకా హార్ట్ పెయిన్ కూడా కొంచెం వస్తు ఉంటుంది లైట్గా హార్ట్ అక్కడక్కడ రైట్ సైడ్ రైట్కి లెఫ్ట్ కి మధ్యలో లేదు సార్ నాకు అప్పుడప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా ఇట్లా గుంజుతుంది ఇంకా కొంచెం పెయిన్ వస్తుంది సార్ నా ఏజ్ అయితే ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ ఉంటుంది మొన్ననే ఎయిటీన్ ఇయర్స్ బర్డే చేసుకున్న నాకు కొంచెం భయం అవుతుంది మరి ఇప్పుడు నా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వక ముందే నేను పోతానా ఏంది అని నేను లేదు సార్ జస్ట్ లైట్గా ఆల్కహాల్ తీసుకుంటు అకేషనల్గా లేదు సార్ నేను అకేషనల్గా ఎప్పుడైనా బర్డే పార్టీస్కి మరియు లేదు సార్ నేను ఓట్కా తాగుతాను

అవునా ఓకే సార్ అంటే ఇప్పుడు నా హార్ట్ కండి

ఓకే సార్ కానీ నా కొంచెం భయం అవుతుంది సార్ మరి ఇట్లా హార్ట్ అవునా ఓకే సార్ అవునా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు క్లినిక్ దగ్గర నేను విజిట్ అవుతాను రేపు మార్నింగ్ ఓకే సార్ బాయ్